తెలుగు భాష దాని ప్రాంతీయ మండలికల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉంటాయి అంటే తెలుగు భాషలో యాభై ఆరు అక్షరాలు ఉంటాయి అయితే ప్రాంతీయ మండలికాలలో కొన్ని అక్షరాలు లేదా శబ్దాలు మారుతూ ఉంటాయి అంటే కొన్ని ప్రాంతీయ మండి మండలికలల్లో హ అక్షరం లేదు మరికొన్నిటిలో ష అక్షరం లేదు అలాగే దీని ఉచ్చారణలో కూడా చాలా తేడా అనేది ఉంటుంది తెలుగు భాషలోని శబ్దాలను ఉచ్చరించే విధానం ప్రాంతీయ మండలికల నుండి భిన్నంగా ఉంటుంది అంటే మండలికలలో ఆ శబ్దాన్ని ఓ శబ్దంగా ఉచ్చరిస్తారు అలాగే దీని పదజాలంలో కూడా కొంచెం భిన్నత్వం అనేది ఉంటుంది తెలుగు భాషలోని పదజాలం ప్రాంతీయ మండలికలను నుండి భిన్నంగా ఉంటుంది దీని భిన్నత్వం కొన్ని ప్రాంతీయ మండలి కళల్లో కొన్ని పదాలు లేదా పదజాలం మారుతూ ఉంటాయి తెలుగు భాషలో వ్యాకరణ ప్రాంతీయ మండలికల నుండి భిన్నంగా ఉంటుంది ఇలా తెలుగు భాష నుండి మండలికల మధ్య కొన్ని తేడాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి